పర్యాటకుల కోసం హోమ్ స్టే సౌకర్యాన్ని అందించే ఇండ్లు ప్రస్తుత రోజుల్లో చాలా తక్కువ ఉన్నాయి కానీ పర్యాటక ప్రాంతాలైన అన్నీ చోట్లుల్లో మనకు కావాల్సినన్ని హోటళ్ళు అద్దె గదులు అనేవి ఎక్కువగా ప్రస్తుత రోజులలో అందుబాటులో ఉన్నవి కాబట్టి ఎక్కువగా పర్యాటకులు హోటళ్ళను కానీ అద్దె గదులను కానీ ఎన్నుకోవడానికి ఆసక్తి చూపడం జరుగుతుంది దాంతో పాటు ముఖ్యంగా పర్యటనలో ప్రముఖ దేవాలయాల్లో సత్రాలు ఉండడం జరుగుతుంది లేదా అతిథి గృహం లాంటివి ఉచితంగా అందిడం జరుగుతుంది ఉదాహరణకు తిరుపతి వెళ్ళినట్టయితే అక్కడ మనకు ఉచితంగా ఉండడానికి అతిథి గృహమునకు అందుబాటులో ఉండడం జరుగుతుంది అలాంటి చోట మనకు వచ్చిన పర్యాటకులకు సౌకర్యంగానూ మరియు తక్కువ ఖర్చుతో వారి యొక్క పర్యటనను ముగించుకోడానికి భక్తులకు పర్యాటకులకు అనుకూలంగా ఉండడం సౌకర్యంగా ఉంటుంది దాంతో పాటు అథిది గృహాలు అందుబాటులో లేని పర్యాటక ప్రదేశాల్లో వెళ్ళినప్పుడు హోటళ్ళల్లో లేదా అద్దె గదుల్లో కిరాయికి ఉన్నప్పుడు మనకు అధిక అద్దెను వసూలు చేసే అవకాశాలు అధికంగా ఉంటాయి దానితో పర్యాటకులు కొంత ఇబ్బందులకు గురి అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకనగా ప్రయాణాలలో డబ్బు అనేది చాలా ముఖ్యమైంది దాని సరియైన ప్రదేశంలో ఖర్చు చేసినప్పుడే మనకు ప్రయాణంలో అన్నీ సజావుగా జరిగే అవకాశాలు ఉంటాయి మనకు ఉచిత అతి అథిది గృహాల్లో లభించే సౌకర్యాలు మరియు అద్దె గదుల్లో లభించే సౌకర్యాలు సాధారణంగా సమానంగానే ఉంటాయి కాబట్టి మనకు పర్యాటక ప్రాంతాలలో ప్రభుత్వాలు అతిథి గృహాలు అధికంగా నిర్మించినట్టయితే పర్యాటకులను ఆకర్షించడానికి అదొక మార్గంగా ఉంటుంది దీనిపై ప్రభుత్వాలు దృష్టి పెడితే బాగుంటుందని నా యొక్క ఉద్దేశ్యం